హలో చెప్పండి చెప్పండి మీ విలేజ్లో ఏ ప్లేస్లు బావుంటాయండి మీ విలేజ్లో ఏమేం ప్లేసెస్సు చాలా బాగుంటాయండి ఓకే ఐ యామ్ ఐ యామ్ జశ్విన్ నేను టూరిస్ట్ని ఎస్ అక్కడ ఏమేమి అవునండి మీరు అక్కడ ఏమేం ప్లేసెస్ బావుంటాయో చెప్పండి ఓకే ఓకే ఓకే అండి ఫోటోస్ తీసుకోవడానికి చాలా బావుంటాయి కదా ఓకే

అంటే రావడానికి ఏ స్టేషను అయితే బెటర్ అనుకున్ ఓకే ఓకే

ఓకే అనంటే నేను అడుగుతున్నది మీకు అర్దమవుతుందా అండి స్టేషన్ ఏ స్టేషను అయితే బెటరు ఓకే డన్ థ్యాంక్స్ ఫర్ యువర్ కన్వర్జేషన్ ఓకే ఓకే థ్యాంక్స్